హాయ్ ఎలా ఉన్నారు మేము బాగున్నాం ఏంటి ఈ మధ్య అసలు షాప్కే రావడం తగ్గించారు

చెప్పండి మా షాప్లో యూజ్ చేసే ప్రొడక్ట్స్ అయితే ఏవి సైడ్ ఎఫెక్ట్స్ అనేవే ఉండవు ఎలర్జీ అట్లాంటివి అస్సలే రావు ఎందుకంటే అవి మీమే స్వయంగా తాయారు చేస్తాం కాబట్టి రావు ఈ ఫేస్కి ఈ క్రీమ్ తీసుకోండి అన్నీ నేచురల్ ప్రొడక్ట్సే ఈ క్రీమ్ పపాయ ఫేస్ వాష్ అన్నమాట ఇది తీసుకెళ్ళి యూజ్ చేయండి మీకు నచ్చితే మళ్ళీ అట్లనే కంటిన్యూ చేయండి దీనివల్లనే మీ ఫేస్ చాలా గ్లో వస్తుందన్నమాట అంటే మా షాప్లో యూజ్ చేసేవి అన్నీ నేచురల్ ప్రొడక్ట్సే కాబట్టి ఎవరికీ ఏం ఎఫెక్ట్ ఉండదు అందుకని మా దగ్గర నుంచి చాలా ఆన్లైన్ డెలివరీస్ కూడా అవుతుంటాయి అన్నమాట ఉన్నయి అన్ని ప్రొడక్ట్స్ ఉన్నయి మా దగ్గర అలాంటివి

తీసుకెళ్ళండి ఇప్పుడు అయితే ఇవి ఓకేనా ఇవి యూజ్ చేయండి మంచి ఏమంటరు మీకు మంచి రిజల్ట్ కనిపిస్తుంది మీ స్కిన్ సరే మీరు ఇవి తీసుకెళ్ళి యూజ్ చేయండి ఆ తరువాత మళ్ళీ మీకు మంచిగా అనిపిస్తే రండి